పెయింటింగ్ ద్వారా పర్యావరణానికి సంబంధించిన అవగాహనను చాలా రకాలుగా వ్యాప్తి చెయ్యొచ్చు వాటికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి ప్రకృతి అందాలను చూపించడం ఉదాహరణ పచ్చని అడవులు అందమైన నదులు రంగురంగుల పువ్వులు లాంటివి గీయడం ద్వారా ప్రజలకు ప్రకృతి అందాన్ని చూపించవచ్చు ఇది చూసినప్పుడు ప్రజలకు పర్యావరణం గురించి ఆసక్తి కలుగుతుంది ఈ విధంగా పెయింటింగ్ ద్వారా పర్యావరణానికి సంబంధించిన అవగాహనను ప్రజల్లో పెంచవచ్చు ఇది మన భవిష్యత్తుకి చాలా అవసరం